రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం కోవిడ్ నైన్టీన్ అనే భయంకరమైన వ్యాధిని ఎదుర్కుంది దానివల్ల దేశంలో చాలామంది జనాభా మరణించారు అది భారత దేశంలో ఒక భారీ సవాలు